హలో పాల కేంద్రమేనా అండి మీ మిల్క్ క్వాలిటీ బాగుండడం లేదండి సరిగ్గా రావడంలేదండి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుందండి

కొంచెం బాగోవడం లేదండి విరిగిపోతన్నాయి నెక్స్ట్ టైం కొంచెం చూడండి విరిగిపోతన్నాయి స్టోరేజ్ అవి ఉండడంలేదు బాగా ఇప్పుడే జరుగుతుందండి పిల్లలు తాగుతారు వాళ్ళకి హెల్త్ అది ఖరాబ్ అవుతుంది కొంచెం చూసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి ఓకే అండి